నేను చూసే యూట్యూబ్ ఛానల్లో అన్ని స్థానిక భాష అయినా తెలుగులోనే ఉన్నాయి ఆ యూట్యూబ్ ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించి వంటకు సంబంధించి ప్రోగ్రామ్స్ వా వాడు చేయడం ద్వారా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతాను అందులో శ్రావణి కిచెన్ అంటే ఆమె చేసే వీడియోలు అన్ని తెలుగులోనే ఉంటాయి అలా కాకుండా ఎలా చేయాలి వంట ఎంత బాగా చేయాలి అనే దాని గురించి మాత్రమే తను వివరిస్తుంది తర్వాత క్రియేటివ్ థింగ్స్ అది ఒక విలేజ్ ఒక గ్రామానికి సంబంధించి వాళ్ళు వీడియో చేస్తారు వాళ్ళ గ్రూపు నాకు బాగా నచ్చుతుంది కాబట్టి ఎక్కువగా చూస్తాను ఆ యూట్యూబ్ ఛానల్ని ఎక్కువగా చూస్తాను టీవీ ప్రోగ్రాంలో టీవీలో మాత్రం నేను ఎక్కువగా సీరియల్స్ చూస్తాను అవి స్థానిక భాష అయినా తెలుగులోనే ఎక్కువగా ఉంటాయి వేరే భాషలో అంటే నేను ఎక్కువ ఎక్కువగా వినోద కార్యక్రమాలు అంటే సంగీతానికి సంబంధించినవి హిందీలో చూస్తాను అలాగే హిందీ సీరియల్స్ కూడా ఎక్కువగా చూడడానికి ఇష్టపడతాను నేను